ఆర్డర్ చెప్పండి బిర్యానీ ఉందండి ఏ కైండ్ ఆఫ్ బిర్యానీ కావాలి మీకు

స్టార్టర్ ఓకే ఇంకా వెజ్ నూడిల్స్ ఉన్నాయి ఎక్స్ట్రా స్పైసీ ఆర్ తక్కువ నార్మల్ ఓకే ఉంది చిల్డ్ ఆర్ నార్మల్ ఓకే మంచూరియా ఉంది వెజ్ నాన్ వెజ్ ఉంది చిల్లీ ఉంది సోయా చంక్ ఉంది ఓకే ఓకే ఇంకా అండి మా దాంట్లో స్పెషల్ రోటీ కూడా తీసుకోవచ్చు ఇంకా ఏమైనా స్వీట్స్ ఆర్డర్ చేయొచ్చు ఐస్ క్రీమ్ ఉంది పరాట ఉంది ఓకే ఇంకా ఓకే స్వీట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఇంకా డెజర్ట్స్ ఏమి వద్దా అండి డెజర్ట్స్లో ఆప్రికట్ డిలైట్ లేదా గులాబ్ జామున్ డబుల్ కా మీఠా ఓకే రస్మలయి లేదండి ఓకే ఎన్నండి ఓకే ఓకే ఓకే థ్యాంక్స్ అండి అన్ని ఆర్డర్ తీసుకొస్తాం